మేము అతిథులు రాగానే ఫస్ట్ డ్రింక్ అనేది ఇస్తాము డ్రింక్ లేకపోతే జ్యుస్ అయినా లేదా బాదం మిల్క్ అయినా ఏదైనా ఇస్తాము అవి తాగాక వాళ్ళ కోసం వడగార్లని లేదా బిర్యానీ కానీ చికెన్ కానీ మటన్ కానీ ఇవన్నీ పెడుతూ ఉంటాము ఎందుకంటే వాళ్ళు చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వస్తారు అలసిపోతారు కాబట్టి వాళ్ళు వచ్చేసరికల్లా ఇవి రెడీ చేసి ఉంచుతాము ఇంకొకటి ఏదైనా స్వీట్ పెట్టాలి అనుకుంటాము భోజనం చేసాక లేదా ఫ్రూట్స్ అయినా ఇవ్వాలనుకుంటాము